వంట చేయడం అనేది గొప్ప విషయమే కానీ అది అందరికీ రాదు అది చెయ్యడం నేను చిన్నగా ఉన్నపుడు వంట చేసేదాన్ని కానీ అది ఫెయిల్ అయ్యేది అప్పుడు మా అమ్మ తిడుతూ ఉండేది మంచిగా చేయాలి ఆడపిల్ల అని అయితే ఒకసారి నేను చిన్నగా ఉన్నపుడు ఏం జరిగిందంటే నేను వంట చేస్తుంటే ఏం వంటంటే బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అనేది నేను చేద్దామని కూర్చున్నాను నాకు చాలా ఇష్టం బెండకాయ ఫ్రై కానీ ఏం జరిగిందంటే ఆ బెండకాయ ఫ్రై అనేది చాలా గలీజ్గా అయింది అదెలా అంటే ఎవ్వరూ తినకుండా ఎవరూ తినలేరు కూడా ఆ బెండకాయ ఫ్రై అది పచ్చి పచ్చి ఆయిల్ ఇన్సఫిషంట్ మోర్ కారం ఎక్కువ వేసాను ఇట్లా అది అట్లే జరిగిపోయింది మా అన్నకి నిజంగా చెప్పాలంటే నేను చేసే వంటలు మా అన్నకి నచ్చవు మా అన్న ఏమనే వాడంటే నిన్ను ఎవడు చేసుకుంటాడో వాడు బలవుతాడు మంచి వంట రాదు నీకు మంచిగా చేయాలనీ అనేది తరువాత మా అమ్మ చేస్తుంటే మా అమ్మమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు మా ఫ్యామిలీలో వాళ్ళు చేస్తుంటే చూసి ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యాను ఒకసారి మాకు నేను చిన్నగా ఉన్నపుడు నేను సెవెంత్ క్లాసో ఎయిత్ క్లాసో చదువుతుండగా ఏమైందంటే నాకు మాకు ఇంట్లో గ్యాస్ లేకుండేది నేను పొయ్యి మీద ట్రై చేసాను ఏమైందంటే నేను పులిహోర చేద్దామని చూసాను మా ఇంట్లో కూర ఏమి లేకుండేది పులిహోర చేద్దామని చూస్తే ఆ పులిహోర అనేది నేను మొత్తం పోపు పెట్టేసి పెట్టేసాను బయటికి బయటికి పోయి ఇంట్లోకి పోయి మళ్ళీ బయటికి కరివేపాకో సంథింగ్ ఎదో తేవడానికి పోయినప్పుడు ఆ పోపు అనేది మాడిపోయింది అప్పుడే మా ఫ్రెండ్ వచ్చింది అది ఏం వంట అంటే నాకు అసలుకి చెప్పడానికి కూడా ఇజ్జత్ అనిపించింది ఎందుకంటే ఆ వంట అనేది పర్ఫెక్ట్ రాలేదు అది లిట్రాల్లీ చెప్పాలంటే మాడిపోయింది కర్రెగా అయిపోయింది మస్తు అది టేస్ట్ ఎలా ఉందో పక్కకి వెడితే ఫస్ట్ అనేది అది అపీరియన్సే బాగోలేదు చూడటానికి మస్తు గలీజ్ ఉండే అబ్బా ఛీ ఏంటి ఇట్ల చేసాను అని అట్లే ఇక నాకు ఏదో ఇజ్జత్ అనిపించింది తరువాత ఇక అన్ని ఒకటేసారి తెచ్చుకొని ప్రోపర్గా ఫస్ట్ ఎలా చేయాలి తరువాత ఏది ముందర వేయాలి దాని తరువాత ఏది వేయాలి ఏది ఎలా వేస్తే బాగుంటుంది అనేది తెలుసుకున్నాను మా అమ్మ నన్ను వంట విషయంలో బాగా తిట్టేది అంటే రొట్టెలు రాకపోవడానికి ఇక్కడ సౌత్ సైడ్ ఎలా ఉందంటే వంటలు బాగా ర వచ్చినా రాకపోయినా రొట్టెలు చేయడం రావాలి ఎందుకంటే రొట్టెలు చాలా బలం మనిషికి కాబట్టి ఇక రొట్టెలు చేయాలి కంపల్సరీ అట్లా మా ఇంటి పక్కల వాళ్ళు వీళ్ళు రొట్టెలు బాగా చేస్తుండేది కానీ మా అమ్మకు కొంచం హెల్త్ బాగోలేక పోవడంతో మేము రొట్టెలు సరిగా చేసుకొనకపోవు పోయేవాళ్ళము కానీ నాకు మా అన్నకి అందరికీ మాకు రొట్టెలంటే చాలా ఇష్టం అట్లా ఒకసారి రొట్టెలు చేద్దామని ఫిక్స్ అయ్యాము అయి పిండి అంత వేసుకున్న పిండి అంత వేసుకొని ట్రై చేసాను కానీ రొట్టెలు చేయడమనేది చపాతి లాగా ఈజీ కాదు ఇట్లా పిండి తీసుకొని పిసకాలి తరువాత ఒక బండ పైన వేసి సప్పోస్ చెక్క పైన అయినా వేసి పలుచగా కొట్టి దాన్ని తీస్కొని మళ్ళీ పెనం పైన వేసి వాటర్ చల్లి ఇట్స్ ఏ లాంగ్ ప్రొసెస్ చాల టైం తీసుకుంటుంది చేయడానికి కూడా అయితే రొట్టెలు చెయ్యడానికి నాకు రాకపోయేది ఎలానైనా ఇక నేర్చుకోవాలి మా అమ్మయితే వాళ్ళు చేస్తుండేది వీళ్ళు చేస్తుండేది అని బాగా తిట్టేది అట్లా నేను రొట్టెలు చేయడం బాగా నేర్చుకున్నాను నేను ఇక నేర్చుకొని ఇప్పుడు నేర్చాను చే నేను నిజం చెప్పాలంటే ఒక సంవత్సరం పాటు ట్రై చేసాను రొట్టెలు చేసి చేయడానికి కానీ రాకపోయింది కానీ ఎలానైనా క పక్కా నేర్చుకోవాల్సిందే నేర్చుకోవాల్సిందే కాదు నేర్చుకోవాలని కసిగా నేర్చుకున్నాను ఇట్లా నా రొట్టెల ఎక్స్పీరియన్స్ అట్లా జరిగింది దాని తరువాత నాకు మా అన్నకి ఆలుగడ్డ ఫ్రై అంటే చాలా ఇష్టం నేను చేసేది కానీ ఇప్పుడు కానీ ఒకప్పుడు మా ఇంట్లో ఆలుగడ్డ తినక పోతుండే ఆలుగడ్డ అంటే అందరికీ నచ్చకపోతుండేది కానీ నాకు ఆలుగడ్డ అంటే చాలా ఇష్టం అట్లా అని మా నాన్నకి చెప్తే ఒకసారి ఆలుగడ్డలు పట్టుకొచ్చాడు ఇంటికి పట్టుకొస్తే ఇంకా కట్ చేసాము ఇక చేయడానికి రాదు కదా చిన్నగా ఉన్నాము చేయడానికి రాకపోయేది కానీ ఎలాగోలా కసిగా చేయాలని ఫిక్స్ అయి ఇక ఆలుగడ్డ ఫ్రై ట్రై చేసాను కానీ ఇది చాలా గలీజ్గా వచ్చింది మాడిపోయింది ఇక అందులో ఉప్పులేదు కారం లేదు ఏది లేదు చూడడానికి కలర్ మాత్రమే ఉంది అయితే అలా ఆలుగడ్డ ఫ్రై చేసాను కానీ ఎవడూ తినలేదు అది తీసుకపోయి పడేసాము అట్లా గలీజ్గా వచ్చింది ఆలుగడ్డ ఫ్రై తరువాత నాకు చికెన్ అంటే చాలా ఇష్టం చికెన్ చేయాలని నేను చాలా కసిగా ట్రై చేసాను అట్ల అలాగే అది వర్కౌట్ కూడా చేసాను నేనొకసారి చికెన్ ఫస్ట్ టైం నేను చికెన్ చేసింది ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు చూసి చేసేదాన్ని ఎప్పుడైనా కానీ అది ఉడికి ప్రాసెస్ అంత ఓకే బాగానే వచ్చింది కానీ అది ఉడకలేదు గలీజ్గా మంచిగా లేకుండేది అది అనేది తరువాత ఎట్లో అట్ల ఇక కష్టపడి వాళ్ళు వీళ్ళని చూసి యూట్యూబ్లో చూసి ఫోన్లో చూసి ఇప్పుడు అప్డేటెడ్ వచ్చాక ఇప్పుడు పర్ఫెక్టే చేస్తుండే వంట అట్లా వంటలు బాగా చేయడం నేర్చుకుంటున్నాను కానీ నేను బాగా వంట చూసి నేర్చుకున్నదంటే రికవర్ అయిందంటే మా అమ్మమ్మకి బాగోలేని టైంలో మా అమ్మమ్మ వాళ్ళింట్లో నేను ఉండాల్సి వచ్చింది ఉండాల్సొచ్చి అప్పుడు వంట నేనే కంపల్సరీ చేయాల్సి వచ్చింది అప్పుడు మా అమ్మమ్మ చూపిస్తే బెండకాయ దొండకాయ అస ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ నేను చెయ్యగలుగుతాను ఎట్లో అట్లా ట్రై చేస్తాను చేసాను వస్తుంది వచ్చింది కూడా కానీ అప్పుడు ఇప్పుడు ఒకలా ఉండదు కదా అప్పుడు చిన్నగా ఉన్నపుడు ఎవ్వరికి రాదు కొంతమంది పుట్టుకతోనే బాగా చేస్తారు వంటలు కొంతమంది హ్యాండ్ చాలా మంచిగా చేస్తారు కానీ నాకు చేయడానికి రాకపోతుండేది నా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నేను చెప్పేది పప్పు నాకు పప్పు రాకపోతుండేది నాకు ఏ వంట రాకపోతుండేది కానీ అన్ని నేర్చుకుంటున్నాను పప్పు పప్పు ఎలా చెప్పాలంటే నేను ఎలా చేయాలంటే ఇక నాకు అర్థం కాకపోయేది ఎట్లా చేయాలో పప్పు పప్పు అనేది నేను ఏంటంటే పప్పు ఉడకబెట్టి వాటర్ కలిపితే పప్పు అవుతుంది కానీ దాంట్లో అన్ని వేసీ లీఫీ వెజిటేబుల్స్ మనకి ఏం కావాలంటే అవి వేసి ఉడకబెట్టి తరువాత దానికి కొంచం క్రష్ చేసి చేయాలని నాకు తెలియదు పోపు పెట్టాలని కానీ పప్పు అంటే చాల ఇష్టంగా తింటుండేది నా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పప్పు అంటే మై హాస్టల్ మా హాస్టల్లో డైలీ పప్పు చేస్తారు కాబట్టి ఎంత బాగా చేసినా మాకు రుచి అనిపించదు పప్పు అనేది అంటేనే ఇప్పుడు అమ్మ ఎవరు తింటారు దీన్ని అని అనుకునేటట్లు ఉంటుంది ఇప్పుడు పప్పు ఎంత టేస్టీగా చేసినా కూడా నాకు నచ్చదు నా చేతి పప్పు అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం కానీ ఇప్పుడు పప్పు అంటే నాకు నాకు అసహ్యం వేస్తుంది ఎవరూ అంత ఇష్టంగా పప్పు తినరు మా వాళ్ళు ఇట్లా చాలా ఉన్నాయి చెప్పాలంటే దాంట్లో నాకు నేను ఫస్టు మా అమ్మ చేపలు తినదు మా ఇంట్లో చేపలు ఫ్రై నేను ట్రై చేసాను ఒకసారి నేను మ అన్నయ్య మా నాన్న ఫిష్ తింటాము క ఒకసారి మా నాన్న చేపలు పట్టుకొచ్చాడు మా అమ్మకి ఇష్టం ఉండదు కాబట్టి మా అమ్మ ఈవెన్ టచ్ కూడా చేయకపోతుండేది వంట కూడా చేయకపోయేది మేమే చేసుకొనేవాళ్ళం అయితే ఒకసారి చేపలనేవి తీసుకొచ్చాడు మా నాన్న చేపలు తీసుకొచ్చి దాన్ని నీటుగా కడిగి దానికి ఉప్పేసి వాటర్లో వేసి పెట్టాడు తరువాత అమ్మ ఇట్లా చేయదు కదా నువ్వే చేయి అని చెప్తే నేను అన్ని కలిపాను బాగానే చేసాను కానీ అవి ఆయిల్ వేయకుండా డ్రై ప్యాన్ మీద వేసాను అది అది నాన్ స్టిక్ ప్యాన్ కావడం కాకపోవడంతో అది అట్లే అంటుకొని ప్యాన్కి అతికింది ప్యాన్కి అతికి దానికి

బట్ సెకండ్ టైం మా మా అమ్మమ్మని చూసి నేర్చుకున్నాను కానీ చ మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది ఫిష్ మా అమ్మమ్మ ఫిష్లో చాలా ఎక్స్పర్ట్ మా అమ్మమ్మ చూసి మా అమ్మమ్మ ఎట్లా చేస్తుండేది అంటే మొత్తం అన్ని మసాలాలు దంచి ఫస్ట్ రోట్లో దంచడం వల్ల టేస్ట్ వస్తుందని మా అమ్మమ్మ మిక్సీకి కూడా వేయకపోతుండేది రోట్లో వేసి దంచి అది మిక్సీ పట్టేసి మా అమ్మమ్మ చేపల ఫ్రై చేస్తుండేది అట్లాగా దానికి బాగా మారినేట్ చేసి చాలాసేపు అట్లే ఉంచి మా అమ్మమ్మ చేస్తుండేది అట్లా నాకు చాలా ఇష్టం అట్లా నేర్చుకున్న నేను కూడా అమ్మని కొన్ని వంటలు అమ్మని చూసి నేర్చుకోవడం కొన్ని వంటలు అమ్మమ్మని చూసి నేర్చుకోవడం అట్లా నేను వంటలు నేర్చుకోవడం జరిగింది నాకు ఇప్పుడు బాగా నేనొక్క మాట చెప్పగలుగుతాను ఒకరు తినేటట్టు ఇప్పుడు వండగలుగుతాను బట్ ఒకప్పుడు నేను ఎవరూ తినేటట్టు వండ వండకపోతుండేది నా వంటలు నాకే నచ్చేవి కావు చిన్నప్పుడు ఎవరికైనా రావుగా అబ్బా ఇప్పుడు అందరూ నేర్చుకుంటున్నారు యూటుబ్స్ వచ్చాయి అవి ఇవి వచ్చాయి ప్లా ప్లాట్ఫార్మ్స్ అందరూ అందులో చూసి నేర్చుకుంటున్నారు కానీ ఒకప్పుడు నా ఓన్ ప్రయోగం చేసాను కొన్ని సక్సెస్ అయ్యాయి కొన్ని సక్సెస్ కాలేదు సక్సెస్ అయినదాంట్లో కన్నా కానివే ఎక్కువ అని నేను చెప్పుకుంటాను ఎందుకంటే ఫస్ట్ ట్రయిల్ ఇస్ ఏ బెస్ట్ ట్రయిల్ అని నేను నమ్ముతా ఫస్టు నేను బాగా చేయలేదు ఇప్పుడు బాగా చేస్తున్న చేస్తాను ఎవరు ఎవరైనా ఇప్పుడు తినగలుగుతారని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఇప్పుడు చాలా టేస్టీగా వండుతాను ఒకప్పుడు చాలా గలీజ్గా వండుతుండేది ఇప్పుడు మా అమ్మమ్మ ప్రోత్సహం వల్ల మా అమ్మ ప్రోత్సహం వల్ల నేను వంటలు మంచిగా చేస్తున్నాను